పాడి పశువుల పోషణ నిర్వహణతో పాటు వాటి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించడం ఎంతో ముఖ్యం పాడి పశువులు సక్రమంగా మేతమేస్తుంది ఇతర ఇబ్బందులు లేకుండా దిగుబడి తగ్గకుండా పాలు ఇస్తున్నట్లయితే అవి ఆరోగ్యంగా ఉన్నాయని తెలుసుకోవాలి అనారోగ్య సూచనలు పశువు మంద కోడిగా ఉండటం ముట్టి తడి ఆరిపోవటం ఉండటం కళ్ళు ఎర్రబడటం లేదా పూసులు కారడం మేత తినదు నెమరు వేయదు పొట్ట కదలకుండా ఉబ్బరంగా ఉండటం శరీరం వేడిగా జ్వరంతో ఉండటం పొలుచటి వేడి వేయడం